హలో మ్యాడం రవీంద్ర ఇండియన్ ఇంగ్లీష్ మీడియం స్కూలా అండి మ్యామ్ ఎవరితోని మాట్లాడుతున్నామో తెలుసుకోవచ్చా ఓకే మ్యామ్ గుడ్ ఈవెనింగ్ మ్యామ్ మ్యామ్ ఏం లేదు మేము మా మా పిల్లల్ని ఇప్పుడు వాళ్ళు ఎల్కేజీ ఒకరు సిక్స్త్ క్లాస్ ఒకరు వాళ్ళని అడ్మిషన్ చేయించడానికోసం అని కాల్ చేస్తున్నాం మ్యామ్ అడ్మిషన్స్ ఉన్నాయా మ్యామ్ ఇద్దరు బా ఇద్దరు బాబులే మ్యామ్ ఇద్దరు అబ్బాయిలే పెద్దబాబు ఇప్పుడు సిక్స్త్ ఫిఫ్త్ అయిపోయింది చిన్నబాబు డైరెక్ట్ ఎల్కేజీకి అడ్మిషన్ అంటే ప్లే స్కూల్కి పంపించాము ఇదివరకు ఇప్పుడు డైరెక్ట్ ఎల్కేజీలో అడ్మిషన్ చేయిపిద్దాం అనుకుంటున్నాము మ్యాడం అడ్మిషన్ అడ్మిషన్ ఫీజు ఎంతుంది ఒకరికి ఓకే అండి ఫీజు ఓకే ట్వెంటీ ఫోరు ట్వెల్వ్ ఓకే అండి అండ్ వాటితో పాటు అడ్మిషన్ ఫీ అని ఏమైనా ఉందా మ్యామ్ ఇద్దరం ఇద్దరికీ అడ్మిషన్ తీసుకుంటున్నా కదా కొంచెం ఏమైనా తగ్గిస్తారా యా ఓకే మ్యామ్ ట్వెల్వ్ ట్వెంటీ ఫోర్ అంటున్నారు ఓకే మ్యామ్ మ్యామ్ స్కూల్ టైమింగ్సు ఫోర్ ఫోర్ వరకా లేదా ఫోర్ థర్టీ వరుకా అదే అదే విన్నాము ఫోర్ థర్టీ వరుకు మీ స్కూలు అనే అని ఓకే మ్యామ్ ఓకే ఫోర్ థర్టీ వరుకు మీరు అవైలబుల్లోనే ఉంటారుగా మ్యామ్ స్కూల్లో ఎప్పుడూ యా మ్యామ్ వెనస్డే ఒక టూ డేస్ తర్వాత వెనస్డే కదా వెనస్డే వద్దామని అనుకుంటున్నాం ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ పిల్లలని తీసుకురమ్మంటారా అయితే ఏదయినా టెస్ట్ అది ఇదనని ఇట్లా పెడతారేమో అని అనని చెప్పేసి డైరెక్ట్ అడ్మిషనా యా ఓకే మ్యామ్ వస్తాం మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్